భారతీయ విద్యా విధానం అనేది ఒక వివాదాస్పద అంశం కొంతమంది దానిని మెరుగ్గా ఉందని నమ్ముతారు మరికొందరు దానిలో అనేక సవాళ్ళు ఉన్నాయని కూడా నమ్ముతారు భారతీయ విద్యా విధానం యొక్క కొన్ని సానుకూల అంశాలేంటంటే ప్రభుత్వం విద్యపై గరనీయమైన మొత్తంలో నిధులు కేటాయిస్తుంది రెండు వేల ఇరవై మూడు నించి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విద్యపై నిధులు కేటాయింపు ఏడు పాయింట్ ఐదు ట్రిలియన్లు భారతీయ విద్యా విధానం ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సవాళ్లేంటంటే భారతీయ విద్య యొక్క నాణ్యత గురించి ఆందోళనలు ఉన్నాయి అనేక విద్యాసంస్థలు సరైన మౌలిక సదుపాయాలు సరైన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు లేదా సరైన విద్యా కార్యక్రమాలు కలిగి లేవు భారత్దేశంలో సమానత్వం గురించి ఆందోళనలు ఉన్నాయి పేదరికం జాతి మరియు లింగం వంటి కారకాల వల్ల కొంతమంది విద్యావకాశాలు పొందలేరు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టడం భారతీయ విద్యా విధానం యొక్క కొంతమంది విమర్శకులు దానిపై దృష్టి పెట్టవల్సిన అవసరం ఉందని నమ్ముతారు ఇరవై ఒకటవ శతాబ్దంలో విజయవంతం కావడానికి విద్యార్థులు అవసరమైన నైపుణ్యాల్ను అభివృద్ధి చేయడంలో విద్యా విఫలమైంది రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది ఈ కొత్త విధానం భారతీయ విద్యా విధానంలో అనేక మార్పులను తీసుకురాడానికి రూపొందించబడింది ఈ మార్పులు విద్య యొక్క నైపుణ్యతను నాణ్యతను మెరుగుపరచడానికి సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అలాగే అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి ఉద్దేశించబడ్డాయి కొత్త జాతీయ విద్యా విధానం విజయవంతం ముం అవుతుందా లేదా అనేది ఇంకా చూడాలి అయితే ఇది భారతీయ విద్యా విధానంలో అనేక ప్రధాన సవాళ్ళను పరిష్కరించడానికి సహాయపడే అవకాశం ఉంది